గత కొన్నేళ్ళుగా రోడ్డు ప్రమాదాలు పెరగడానికి ప్రధాన కారణాలు రోడ్డు నిర్మాణంలో లోపాలు వాహన వేగ నియంత్రణ లోపాలు మద్యం కలిసిన డ్రైవింగ్ మరియు రహదారి నిబంధనను పాటించకపోవడం రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు నిర్మాణంలో మెరుగుదలలు ఖచ్చితమైన ట్రాఫిక్ నియమాలను అమలు చేయడం డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అలాగే రహదారుల నిర్వాహణ మరియు భద్రతాపరమైన సదుపాయాలను మెరుగుపరచడం వంటి ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం